మీరు పాతతరం అలాగే కొత్తతరం వారు కోరుకునే వాటి మధ్య సమత్వాలతను నిర్వచించే సాధించడానికి ప్రయత్నించే మధ్యతరంలో భాగమా ఇవి రెండు విభిన్న ప్రపంచాలు రెండు తరాలను నిర్వచించుకోవడంలో మీ అనుభవం గురించి మీ తరాల మధ్య సారా తత్వాల ఇంకా తేడాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం పాత తరంతో పోల్చుకుంటే కొత్తతరం వారు చాలా ముందుకు వెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు అప్పట్లో చదువుకోవడానికి సౌకర్యం కలిగేది కాదు అలానే ఇప్పుడు చదువుకోవడానికి ఎన్నో సౌకర్యాలు వరిస్తున్నాయి ఆ తరం వారు ఎన్నో ఆరోగ్యాలు ప్రకృతి వలన చేసుకునేవారు అలానే ఈ తరం వారు ఆరోగ్యం చేయాలంటే హాస్పిటల్ కి వెళ్తున్నారు ఆ తరం వాళ్ళు చాలా కాలం బతుకుతున్నారు ఈ తరం వాళ్లు చాలా కాలం బతకడం లేదు ఇవన్నీ పాత పాత తరానికి మన కొత్త తరానికి మధ్య తేడాలుగా ఉన్నాయని మనము సమత్వలను నిర్వచించే సాధించడానికి ప్రయత్నించే మధ్య తరంలో తేడాలని మనము చెప్పుకోవచ్చు ఇవి రెండు విభిన్న ప్రపంచాలు రెండు తరాలను నిర్వచించుకోవడంలో మీ అనుభవం గురించి మీ తరాల మధ్య సారూప్యతలను మీ తరాల మధ్య ఉన్న సారూప్యతలను మనము చెబుతారు అని కూడా మనము చెప్పుకోవచ్చండి